మా గ్రామంలో ఎక్కువగా పశుసంపద అదేవిధంగా పాల ఉత్పత్తి వ్యాపారాలను ఎక్కువగా చేస్తాము అయితే ఇందులో అందరమూ సమానంగా వాటాలు పంచుకోవడం జరుగుతుంది ఎరువులను తయారుచేసి బయట గ్రామాలకు అమ్మడం ద్వారా మేము ఆర్థికంగా కూడా బలంగా ఉంటున్నాము అంతేకాకుండా మేము సొంతంగానే పెరుగు నెయ్యి వంటి వ్యాపారాలు చేసి వారిని షాపులకు వేసి అమ్మటం ద్వారా కూడా మేము ఎక్కువగా అభివృద్ధి చెందుతున్నాము అంతేకాకుండా మేము వ్యవసాయంలో ఎక్కువగా పండించి లాభం పొంది వాటి ద్వారా కూడా ఆర్థికంగా మేము బలంగా ఉంటున్నాము